గుడ్ మార్నింగ్ చెప్పండి ఎవరు

ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకేం చూపించలేదండి మా అబ్బాయితో అండి మాట్లాడతానండి పొద్దున్న మేము ఒక తొమ్మిది గంటలకి పంపిస్తున్నామండి స్కూల్కి అలాగే అలాగే అలాగే అండి ఓకే అండి థ్యాంక్ యూ